తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది రూపాయిలు ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఎనభై రూపాయిలు మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు రూపాయిలు నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఐదు రూపాయిలు ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది రూపాయిలు